నాకు అందరూ ఉన్నప్పుడు పాడాలంటే చాలా భయం ఎందుకంటే అప్పుడు కంగారు వచ్చేస్తుంది షివరింగ్ వచ్చేస్తుంది దానివల్ల నేను పాడలేను ఆ టైంలో ఆ టైంలో నేనేం చేస్తానంటే గ్లాస్ వాటర్ తీస్ తాగేసి కొంచెం ఒకటి వన్ నుంచి టెన్ నెంబర్స్ లెక్కపెట్టుకొని తర్వాత పైకి చూసి కొంత సేపు నాకు నేను ధైర్యం తెచ్చుకొని ఏడుపు ఏడుపు వస్తుంటే కళ్ళు మూసుకొని అలా కొంచెం టెన్ మినిట్స్ అలా ఉంటే నాకు అలాగా తగ్గి కొంతసేపటికి అలా నేనే వెళ్ళి ఇంకా కంగారు ఆ భయం తగ్గించుకొని నేనే వెళ్ళి వాళ్ళ అందరి ముందు పాట పాడేదాన్ని దానివల్ల నాకు ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు కూడా నేను ఎలా ఉండాలి ఎప్పుడు ఇప్పుడు స్టేజి ఫియర్ లేకుండా ఎలా పాడాలి ఎలా ఉండాలి అనేది కూడా నాకు తెలిసింది అలా నేను ఎప్పుడన్నా సాంగ్స్ పాడేటప్పుడు అలా కంగారు వచ్చినా భయం వేసినా సరే అలా వెళ్ళి గ్లాస్ వాటర్ తాగి టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకోని కళ్ళు మూసుకొని నాకు నేను ధైర్యం తెచ్చుకొని వచ్చి మళ్ళీ స్టేజి మీద పాడి స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నాను